ప్రతి రాత్రి తగ్గినంత మంచి నిద్రను నేను పాటించే కొన్ని అలవాట్లు ఏమిటంటే ప్రతిరోజు ఒకే సమయానికి పడుకునే ప్రయత్నం చేస్తాను ఇది శరీరం బయో బయాలజికల్ క్యాలరీస్ను సిద్ధంగా ఉంచుతుంది నిద్రకు ఒక గంట ముందు మొబైల్ ల్యాప్టాప్ను వాడ వాడకండి వాడకుండా తగ్గిస్తాను నీలి కాంతి నిద్ర నిద్ర హార్మోన్ను ప్రభావితం చేస్తుంది హాయిగా నిద్రపోవడానికి చిన్న వాకింగ్ లేదా యోగా సెక్షన్ చేస్తాను రాత్రిపూట రాత్రిపూట్ల క్యాప్షన్ తగ్గి తీసుకు తీసుకోకుండా జాగ్రత్తను జాగ్రత్తను పాడతాను చల్లగా చల్లగా నిశబ్దంగా ఉండేలా చూసుకుంటాను దిప్